పల్లెటూరిలో చాలావరకు పిల్లలు చిన్న చిన్న ఆటలాడతారు బయట ఆటలు ఎక్కువ ఇష్టపడతారు అలాగే బయట ఆడే ఆటలు ఎక్కువ ఆడతారు సాదారణ సాంప్రదాయవిదమైన ఆటలు ఎక్కువ ఆడతారు అలాగే పట్టణాల్లో ఉండే పిల్లలు కరెంటుతో కూడిన ఆటలు ఎక్కువ ఆడతారు అలాగే ఆన్లైన్ గేమ్సుకి ఎక్కువ ఇష్టపడతారు పల్లెటూరి పిల్లలు అయితే ఆఫ్లైన్ గేమ్సుకి ఎక్కువ ఇష్ట్ ఇష్టపడేశారు అలాగే ఎప్పుడు చూసిన మన పల్లెటూరిలో ఆడే ఆటలు చాలావరకు బాగా ఆడతారు చూడాలని కూడా బాగా ఇంట్రెస్టుగా ఉంటాయి ఉదాహరణకి పల్లెటూరిలో ఆడే ఆటలు హౌస్ కుంటి ఆట కబడ్డి మరియు ఖో ఖో ఇలా చాలానే అడుతారు పట్టణ్ణాల్లో ఆడే ఆటలు స్నేక్స్ అండ్ లాడర్ చెస్ క్యారమ్ బోర్డ్ ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ ఇలా అన్ని ఆన్లైన్ గేమ్సుకే లీనమైపోతున్నారు అందువల్ల పల్లెటూరిలో చాలావరకు మనకు ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యం కూడా చాలా బాగా సహకరిస్తూ ఉంటుంది పట్టణాల్లో ఉండేవారకు ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ చాలావరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి అందువల్ల మనము ఎప్పుడు బయట ఆడే ఆటలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి గాని ఆన్లైన్ గేమ్సు ఎక్కువ ఆడకూడదు అనేసి ఎక్కువ ఆడకూడదు పల్లెటూరిలో ఎక్కువ ఆఫ్లైన్ గేమ్స్ ఏ ఎక్కువ ఆడటానికి ప్రయత్నించాలి ప్రయత్నించాలి పల్లె పట్టణాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు